చెప్పండి చెప్పండి చెప్పండి అంటే మేము లేదండి మేము కొంచెం ఊరు వెళ్ళాం కొంచెం కొంచెం పని ఉందండి ఊరు వెళ్ళాం మేము సొంత ఊరు వెళ్ళాము అందుకని బాగుం బాగుంది అండి కొంచెం గ్లోనెస్ అది కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బాగుంది నాకు నచ్చింది కొంచెం నేను వచ్చి మీ దగ ఓన్లీ నైట్ ప్రెసెంట్ వాడుతున్నాను అండి అంటే డేటైం అంత ఫ్రీ టైం నాకు దొరకలేదు ఓన్లీ నైట్ అంత మాయిశ్చరైజింగ్ అవుతుంది కాబట్టి నైట్ టైం మాత్రం ప్రెసెంట్ అప్లయ్ చేస్తున్నాను నేను మళ్ళీ వచ్చినాక మీకు కలుస్తానులేండి అంటే ఏంటి ప్రోడక్ట్స్ ఏమి కొత్తగా ఏమి వచ్చాయి ఏంటి డీటెయిల్స్ కనుకోవాలి అందుకని అంటే నాది కొంచెం హెయిర్ కూడా హె హె హెయిర్ కొంచెం బాగా డ్రై అయిపోయింది అండి కొంచెం ఏమన్న ప్రికాషన్స్ ఏమన్న చెప్తే కొంచెం ఇక్కడ కొంచెం పార్టీ ఉంది అది దాని కోసం ఏమైన రెమెడీ చెప్తారా అవునా అవునండి ఓకే అండి ఓకే ఓకే ఓకే అండి అంటే ప్రెసెంట్ టెంపరరీగా నేను వచ్చినంత వరకు ఏదైన చేయటానికి కొంచెం ప్రికాషన్ చెప్తారా అంటున్నాను నేను వచ్చాక ఎలాగో వాష్ చేయించుకుంటాను లేండి

ఓకే అండి అవును ఓకే ఓకే అండి ఓకే అండి సరే సరే నాకు కొంచెం అన్వాంటెడ్ హెయిర్ అది కొంచెం ఎక్కువ అయిపోయిందండి ఫేస్ మీద వస్తాను కొంచెం చేయించుకోవాలి మెయిన్ అంటే సడెన్గా వెళ్ళాల్సి వచ్చింది అందుకనిపార్లర్కి రాలేదు లేదు లేదు రివ్యూ అంటే ఈ సారి చెప్పలేదు కదండి నేను నేను బిజీలో ఉండి మీకు చెప్పలేదు బాగుంది లేండి రివ్యూస్ అయితే నేను ఆల్రెడీ మీకు బోర్డ్లో మెన్షన్ చేస్తానులేండి వచ్చిన తర్వాత ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ